కొన్ని రోజుల క్రితం మేము ఫోటో ఫ్రేమ్ అన్నది ఆర్డర్ చేసుకున్నాం ఆ ఫోటో ఫ్రేమ్ మేము ఆన్లైన్లో చూసినప్పుడు చాలా స్ట్రాంగ్గా చాలా బలంగా అంటే చూడడానికి చాలా బాగుంది అది ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో అది ఇంక ఓపెన్ చేయగానే మొత్తం అంటే ఇంకా తెరవగానే మొత్తం చాలా డెలికేట్గా ఉంది విరిగిపోయింది వెంటనే అంటే చాలా సన్నగా ఉంది ఆ పక్కన వుడ్ కూడా చాలా మంచిది కాదు అసలేం బాలేదు అంటే ఫోటోస్ పెట్టుకోవడానికి కూడా అవ్వలేదు ఆ మేము ఆన్లైన్లో చూసింది ఒకలాగా ఉంది అలానే మళ్లీ మేము ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంకొకలా ఉంది అసలు చూ అసలు చూసింది వేరు వచ్చింది వేరు మొత్తం కలర్ కూడా చేంజ్ అయిపోయింది దాన్ని సైజు కూడా చాలా చిన్నది అయిపోయింది అన్ని బాగాలేవు ఏం బాగాలేవు ఫోటోస్ కూడా పెట్టుకున్నంత సైజులో లేవు మేము ఫోర్ ఇంటూ ఫోర్ ఆర్డర్ చేస్తే అదేమో త్రీ ఇంటూ ఫోర్ అలాగా చిన్న అటు ఇటు కాని సైజులో వచ్చింది దానివల్ల మాకు ఎంతగా ఉంచాలి అనిపించలేదు తిరిగి ఆర్డర్ పెడదామన్న విరిగిపోయింది కదా ఏం తీసుకుంటారు అంటే మా దగ్గరకు వచ్చింది వచ్చాక విరిగిపోయింది అది అందుకనే మేము ఆర్డర్ తిరిగి రిఆర్డర్ కూడా పెడదాం అనుకోలేదు మాకు అయితే ఆ ఫోటో ఫ్రేమ్ నచ్చలేదు